మా గ్రామం అనగా నారాయణపూర్ అది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది ఆ గ్రామంలో ఏంటంటే ప్రజలు ఎంతో కలిసికట్టుగా ఉండి ఒకరి ప్రొబ్లెమ్స్ని ఒకరికి షేర్ చేసుకుంటూ ఏ ప్రోబ్లం ఉన్నా కూడా కలిసికట్టుగా దాన్ని సోల్వ్ చేస్కోని ఉంటారు మా గ్రామములో నాకు నచ్చిన విషయం నచ్చని విషయం అంటూ ఏది లేదు ప్రత్తి ఒక్క విషయం కూడా నాకు ఎంతో కళ్ళకి కట్టినట్టుగా నా మనసుకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అక్కడ ఏ ఏ పనికి వెళ్ళాలన్నా కూడా ఇది మంచిదా ఇది మంచిదా ఇది చెడుదా అని అందరూ తెలుసుకుని కలిసికట్టుగా వెళ్ళి ఆ పనిని పూర్తిచేసుకుని వస్తారు మా గ్రామములలో పొలాలు పొలాలు తోటలు ఇంకా చాలా రకమైన పంటలను పండిస్తారు పొలాలకు వెయ్యాలంటే నాటులు వేస్తారు ఏ పనినైనా కలిసి పని చేసుకుంటూ ఉంటారు పని చేసుకుంటూ ఉంటారు మరియు ఈ సిటీలల్లో పిలిచినట్టు అంకుల్ ఆంటీ సిస్టర్ బ్రదర్ అని కాకుండా తెలుగు భాషలో అమ్మమ్మ తాతమ్మ తాతయ్య నానమ్మ అమ్మమ్మ పెదనాన్న పెద్దమ్మ బాపు అమ్మ నాన్న తమ్ముడు చెల్లెలు అని ఇలా మనస్సుకు ఎంతో ఆకట్టుకునే విధంగా మేము పిలుచుకుంటాము ఏ రిలేషన్లో అయినా మనం ఇంగ్లీషులో కాకున్న తెలుగులో మనల్ని పిలిస్తే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఇలా అంకుల్ ఆంటీ కాకుండా పెద్దమ్మ పెదనాన్న పిన్ని బాబాయ్ ఇలా పిలుచుకుంటే చాలా సంతోషాన్ని నాకు కలిపిస్తుంది పొద్దున్నే లేవగాన్నే సూర్యుణ్ణి చూసి మా కృత్యాలను మేము కంప్లీట్ చేసుకొని అమ్మ పొద్దునే లేచి పని చేస్కోని వాకిలి ఊడ్చి అలుకు వేసి ముగ్గులు పెట్టి వంట చేసి మాకు పాలు లేదా పెరుగు ఇచ్చి తను పనికి వెళ్ళిపోతే మేము లేసి మా కృత్యాలను మేము కంప్లీట్ చేసుకొని మేము తిని మరియు అమ్మ పనికి వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం అమ్మ వచ్చేవరికి పనులు చేసి చేసిపెట్టి తను వచ్చాక మళ్ళీ సాయింత్రం వంటలు వండుకొని తినేవాళ్ళం సాయంత్రం అవ్వగానే అందరూ పనికి పోయిన వాళ్ళు అందరూ వచ్చి అందరూ ఒక దగ్గర సమ్మూహమయ్యి అందరూ వారు వారి వారి యొక్క కష్టాలను చెప్పుకొని వారి వారి యొక్క కష్టాలన్నీ తొలగించుకునేవా తొలగించుకుంటారు ఏ బాధగా ఉన్నా కూడా ఒకరినొకరు పంచుకొంటూ పంచుకొంటూ సాల్వ్ చేసుకుంటారు ఇంకా మా ఊరిలో పశువులు ఉంటాయి పశువులు పశువులు కూడా కొందరు పెంచుకుంటారు లైక్ బర్రెలు ఆవులు ఎద్దులు ఇంకా ఇలా చాలా రకమైన పక్షులు కూడా ఉంటాయి ఆ పక్షుల యొక్క కిలకిల చప్ కిలకిల చప్పుడ్లు అవి పాడుతుంటే అవి అరుస్తుంటే మాకు ఎంతో వినడానికి వినసొంపుగా ఉంటాయి మరియు పల్లెల్లో మా గ్రామంలోని పూల చెట్లు పండ్ల చెట్లు ఏవి కావాలంటే అది మేము స్వయంగా వెళ్ళి వాటిని మా చేతులతో కోసుకొని మేము తింటాము అది ఎంతో మాకు సంతోషాన్ని ఇస్తుంది మరియు ఏదన్నా కావాలంటే మన పక్కింటి పెద్దమ్మ పెదనాన్న వాళ్ళను కూడా సహాయం అడుగుతాము మేము అలాంటివి చాలా ఉంటాయి మా ఊరిలో మాత్రం మా నానానమ్మ మా తాత మా పెదనాన్న మా పెద్దమ్మ మా అన్నలు ఇంకా మా అక్కలు వీళ్ళు మేమందరం ఒకదగ్గర సమ్మూహమయ్యి అందరం మంచి ఆటలు ఆడుకుంటాము సాయింత్రం అవ్వగానే పిల్లలమందరం స్కూల్ నుండి వచ్చాకా అందరం కలిసి ఎన్నో రకాలమైన ఆటలు ఆడుకుంటాను రకరకాల ఆటలు ఆడుకొని సాయింత్రం వెళ్ళి తినేసి మళ్ళీ పడుకుంటాము మా గ్రామంలోని దుకాణాలు కూడా ఉంటాయి వాటికీ అవి ఏంటి అనంటే మాకు ఏ అవసరాలు ఉన్న సరుకులు తీస్కొని వచ్చి మేము ఉపయోగించుకుంటాము ఏ సరుకులు కావాలన్నా కూడా మేము అక్కడికి వెళ్ళీ తీస్కొని వస్తాము మరియు మా ఊరి చివరిలో మా ఊరు చుట్టూ పొలాలు ఉంటాయి పత్తులు తోటలు ఇలాంటి ఎన్నో రకరకాలమైన పంటలు వేస్తారు మా ఊరిలో ఎండాకాలంలో పుచ్చకాయలు అని మామిడికాయలు అని ఇలా రకరకాల ప్రతి సీసన్కి రకరకాలమైన పంటలను పండి పండిస్తాము మేము మరియు ఏ ఏ విధమైన ప్రొబ్లెమ్స్ కూడా మేము సాల్వ్ చేసుకుంటాము మరి ఏదన్న అవసరముంటే పక్కింటి అమ్మమ్మ తాత పెద్దమ్మ పిన్ని వాళ్ళ దగ్గరికి పోయి ఆ పిన్ని ఇదివ్వరా బాబాయ్ ఇదివ్వరా అని ఎంతో ప్రేమగా పిలిచి మేము అడుగుతాము మా గ్రామములో చాలా ప్రేమానురాగాలును చూపించింది నాకు అక్కడికి వెళ్ళగానే నాకు ఏదో తెలియని సంతోషాన్ని ఇస్తుంది నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను కాబట్టి అక్కడికి వెళ్ళగానే నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఇక్కడ నాలుగు గోడల మధ్య ఉండి ఉండి అక్కడికి వెళ్ళాక విశాలమైన ప్రదేశాన్ని వెళ్ళిన విధంగా నాకు అనిపిస్తుంది ప్రశాంతంగా ఆ పక్షుల కిలకిల చప్పుళ్ళు మరియు పొద్దున్నే లేవగానే సూర్యుడు రాత్రి అవ్వగానే వెన్నెల వెలుగు ఇలా ఎంతో అనుభవాలను నేను స్వీకరిస్తాను మా గ్రామంలో మరియు ఇలాంటి ఎన్నో విషయాలను మా గ్రామములో నేను చూస్తున్నాను ఏ మా ఊరికి ఒక మెయిన్ రోడ్డు ఉంటుంది అక్కడ అన్ని బస్సులు కారులు ఏ ఊరికి వెళ్ళాలన్నా కూడా బస్సులు కార్లు ఉంటాయి మా ఊరిలో బస్టాండ్ ఉంటుంది అక్కడ ఏ ఊరికి వెళ్ళాలన్న కూడా ప్రజలు అక్కడికి వెళ్ళి బస్సులు ఎక్కుతారు